నేను ఇటీవల ఒక రెస్టారెంట్ నుండి ఆహారం ఆర్డర్ చేశాను ముందుగా చెప్పాలంటే ఆహారం రుచికరంగా చాలా బాగుంది నాణ్యత చాలా మెరుగ్గా అనిపించింది ఫ్రెష్గా ఉండడం కూడా నచ్చింది డెలివరీ సమయానికే వచ్చింది ప్యాకేజింగ్ కూడా చాలా బాగుంది అయితే చిన్న సూచనగా చెప్పాలంటే సర్వింగ్ పరిమాణం కాస్త తక్కువగా అనిపించింది ఒకరికో లేదా ఇద్దరికో సరిపోతుంది కానీ ఎక్కువ మందికి అయితే సరిపోదు ఆ రేటుకు తగినంత సర్వింగ్ పరిణామం పరిమాణం రాలేదని నా భావన సేవా విషయానికి వస్తే డెలివరీ బాయ్ అభినందనీయం మంచి ప్రవర్తనతో ఆహారాన్ని అందించాడు డెలివరీ బాయ్కి ఫైవ్ స్టార్ రేటింగ్ ఇవ్వచ్చు మొత్తానికి నాకు మీ రెస్టారెంట్ సేవలు నచ్చాయి త్వరలో మళ్ళీ స్విగ్గీ జొమాటో లేక ఇతర ఇతర ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ నుండి మీ రెస్టారెంట్లోనే ఆర్డర్ చేసే ఉత్సాహం నాలో మెరుగుపడింది ఆర్డర్ తప్పనిసరిగా చేస్తాను ఇది నా అనుభూతి